మనిషి మాములుగా చర్చీలకి కానీ మరి హిందూ దేవ స్థానాలకు కానీ మసీదుకి కానీ ఇలా వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్తాడంటే తన పరిస్థితి సరిగా లేనప్పుడు అనారోగ్య పరిస్థితులో ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే మనకు ప్రశాంతత దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది అని మనిషి భావిస్తాడు అయితే దేవుని సహాయం అనేది మానవుడికి ఎల్లప్పుడు ఉంటుంది